నేను హాలిడేస్కి కి వెళ్ళాను అక్కడ అక్కడ ఉన్న ప్లేస్ నాకు నచ్చింది అంటే అక్కడ ఉన్న టెంపుల్స్ కాని అక్కడ ఉన్న స్టే చేసిన హోటల్స్ అక్కడ ఉన్న ఫుడ్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో బాగా నచ్చింది మా మా అఖిలేష్ మావయ్య సో అక్కడ చాలా నాకు నచ్చిన ప్లేస్ వచ్చి ఫుడ్ అండ్ ఆ ప్లేస్ అక్కడ ఎన్విరాన్మెంట్ కండిషన్ అక్కడ ఉన్న పీపుల్స్ అక్కడ ఉన్న గౌరవంగా అక్కడ ఉన్న మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగా నచ్చింది ఆ ప్లేస్ అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న కండిషన్ కానీ అక్కడ ఉన్న ప్రదేశం కానీ అక్కడ ఉన్న టెంపుల్ కానీ అక్కడ ఉన్న పీపుల్స్ కానీ అక్కడ ఉన్న బంధుత్వం కానీ అక్కడ చాలా మాట్లాడ్డం అక్కడ ఉన్న ఇంటరెస్టింగ్ స్పాట్స్ కానీ అక్కడ చాలా ఇంట్రెస్టింగా ఉన్నాయి నాకు ఆ ప్లేస్కు పోతే నాకు చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది కాబట్టి అక్కడే నేను ఎప్పుడు వచ్చిన హాలిడేస్ మా అక్కడ వెళ్ళేసి స్పెండ్ చేస్తాను అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్న రిలేషన్ కానీ అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్స్ కానీ అక్కడ ఉన్న గౌరవంగా మాట్లాడటం పిలవటం అక్కడ ఉన్న సిట్యుయేషన్ కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది అక్కడ ఉన్న టెంపుల్స్ బాగుంటాది అక్కడ టెంపుల్స్ అక్కడ అక్కడ అక్కడ ఉన్న హోటల్స్ అయితే లంచ్కెళ్తే సూపర్గా ఉందది అక్కడ ఉన్న ప్రదేశాలు కున్న ఫ్రెండ్స్ అక్కడ ఆటలాడటం ఆ గేమ్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది చాలా అందుకే నేను హాలిడేస్ అక్కడ వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేస్తాను ప్రశాంతంగా ఉన్న ఆ ప్లేసు అందుకే నేను ఎప్పుడైనా హాలిడేస్ అక్కడ వెళ్ళేసి స్టే చేసి అక్కడ ఉన్న ఎంజాయ్ చేస్తాను